తెలంగాణలోని క్రీడారంగం చాలా బాగుంది కానీ కొంతమంది ఏందంటే డబ్బుల్లేక కొంతమ వెనకబడిపోతున్నారు వాళ్లకు స్కిల్ ఉండి కూడా వెనకబడిపోతారు ఎలా అంటే వాళ్ళ దగ్గరా చాలా చాలా స్కిల్ ఉంటుంది చాలా నైపుణ్యం ఉంటుంది వాళ్ళ లోపల కానీ వాళ్లకు నేర్చుకోవడానికి నేర్పించడానికి కూడా వాళ్ళు ఏదయినా కో ఇన్స్ట్యూట్కు వెళ్లిన కూడా వాళ్లకు డబ్బులవసరం ఉంటయి కాని డబ్బులు ఉండవు దానివల్ల వాళ్ళు వెనకపడిపోవడం ఇంకోటి ఏందంటే ప్రో ప్రోత్సాహం కూడా లేకపోవడంవల్ల కూడా వాళ్ళ వెనకపడిపోతుంటారు అలా పోత్ ప్రోత్సహించే వాళ్ళు ఉంటే మాత్రం క్రీడా క్రీడారంగం అనేది అద్భుతంగా ఉంటుంది ఇంకా మా తెలంగాణాలో క్రీడా క్రీడల కోసం అనేది చాలా డబ్బులు చాలా ఖర్చుపెడుతున్నారు అలా ఉన్నా డబ్బులున్నవాళ్ళంటే ఇప్పుడు వెళ్ళీ ఎక్కడయినా సరే నేర్చుకొని అందులో పాల్గొని పాల్గొనగలరు అదే డబ్బులు లేకపోవడం వల్ల ఇబ్బందులు చాలా ఎదుర్కొంటున్నారు లేనివాళ్లు దీనిమీ దీనిమీద మన ప్రస్తుతం ఉన్న తెలంగాణా గవర్నమెంట్ కొంచెం మొగ్గు చూపాలని చూపితే బాగుంటుందని నా అభిప్రాయం అలాగే మన తెలంగాణలోని కొంత దానిపైన దాని యొక్క ఆటలపైనటువంటి పక్షపాతం కూడా చాలా బాగుంటుంది కాని వాళ్ళద వాళ్ళ దగ్గరేందంటే ప్రోత్సా ప్రోత్సాహం ఉండదు ఇంకా వాళ్ళని ఇంటిద పంపకపోవడం తల్లితండ్రుల ప్రోత్సాహం అలాగే వాళ్లకు ఎవ్వరు చెప్పిన తెలియ కొన్ని విషయాలు తెలియకపోవడం ఎక్కడ ఎలాగనేది తెలియకపోవడం అలాంటి విషయాల వల్ల కొంచెం వెనకపడిపోతుంది అలాగే ఇలా ఇలా ప్రోత్సాహం ఉంది కూడా ముందుకు వెళ్ళలేని వాళ్ళకోసం మన తెలంగాణా గవర్నమెంట్ కొంచెం ఏ ఏదయినా కొంచెం ఫ్రీగా వాళ్ళు నేర్చుకునేలా ఉంటే మనం ఇంకా అద్భుతంగా ఉంటుంది మా వాళ్ళకు ఏందంటే కొంతమంది దగ్గర డబ్బులుండి వాళ్ళ దగ్గర స్కిల్ లేకపోయినా వాళ్ళు ఆ డబ్బులు పెట్టి ముందుకు వెళ్తున్నారు ముందుకెళ్ళి విజయం సాధి విజయాలు సాధిస్తున్నారు విజయాలు సాధిస్తున్నారు కానీ వీళ్ళు ఓ కానీ అదే లాభం లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర స్కిల్ లేదు కొందరు స్కిల్ ఉన్న వాళ్ళేమో వెనకపడిపోతున్నారు వీళ్ళకేందంటే డబ్బు డబ్బులు కావలె వాళ్ళ దగ్గర డబ్బులుండి కూడా కొని అట్లా చేసిన అది తప్పుడు దా తప్పుడు దారిలో వెళ్లకుండా మనకు నిజాయితీపరంగా గెలిచితే తెలుసుకోవడం బెటర్ విధంగా మనకు తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి క్రీడలలో క్రికెట్ కాని వా వాలీబాల్ కాని ఇలాంటివి కబడ్డి కబడ్డి కాని వీటిలో కూడా చాలా మందికి ఇంట్రస్ట్ ఉంటుంది కాని వెళ్ళడానికి డబ్బులుండవు సదుపాయాలుండవు ఎలాంటి సదుపాయాలుండవు వాళ్ళ వాళ్ళ పైన దృష్టి పెట్టాలి ఎక్కువగా మనకు తెలంగాణ గవర్నమెంటు వాళ్లేంటంటే ఇప్పుడూ వాళ్ళకాడాలని ఉంటుంది వాళ్ళు చాలా స్కిల్ పట్టుదల చె పట్టుదల కూడా ఉంటుంది అది వాళ్లకు అందులో ఉన్నటువంటి అన్ని విషయాల గురించి తెలుసు కానీ వాళ్ళు ఎక్కడ ఎలా ఎలా అప్లై చేయాలి దాన్ని అప్లై చేయబో ఎక్కడ వెళ్లి చెబితే బెటర్ ఎలా ఎలా పాల్గొనాలి అనే విషయాలు కూడా వాళ్లకు తెలుస్తూ ఉండాలి ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నట్టు అది కూడా నోటిఫికేషన్ ద్వారా ఇస్తే ఇంకొంచెం మెరుగ్గా ఉంటుంది మన తెలంగాణ యొక్క క్రీడా ప్రాంగణం దీనిపైనా ప్రబుచ్వమ్ ప్రభుత్వం దృష్టి పెడితే మా తెలంగాణ ఇక్కడ కా ఎ మన భారతదేశంలో నెంబర్ నెంబర్ వన్ పొసిషన్లో ఉంటుంది ఎందుకంటే మన తెలంగాణ వాళ్లలో ప పట్టుదల ఎక్కువ వాళ్ళు మన తెలంగాణాలో ఉన్నటువంటి పస్ పట్టుదల వీళల్లో ఉన్న వీళల్లో ఉన్నటువంటి ప్రోత్సాహం ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళు చాలా ముందుకు సాగిపోయి మన తెలంగాణ ఒక మంచి పేరు తెచ్చిపెడతారని నేననుకుంటున్నాను ఎందుకం ఎందుకంటే మన తెలంగాణలోని ఉన్నటువంటి వాళ్లకు చాలా గట్టిగా ఉంటారు ఎందుకంటే వీళ్ళీ వీళ్ళు తినీ ఫుడ్డు కాని అవన్ని చాలా బలంగా ఉంటాయి వీళ్లూ ఆటల కోసంగా ఆటల కోసం కాకుండా వాళ్ళ కోసం కాకుండా ఆటపైనున్న ఇష్టంతోని ఆడుతారు వాళ్ళలో జస్ట్ వాళ్ళకోసం వాళ్ళు కొంతమందితో ఫేమస్ జస్ట్ ఫేమస్ కావాలని ఆనుకుంటారు కానీ వీళ్ళేమో ఆటపైనున్నటువంటి ఇష్టంతో ఆడి గెలవాలనుకుంటారు వాళ్లకు సపోర్ట్ వాళ్లకు సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంకొంచెం ఎదుగుతారు కదా అందుకనే వాళ్ళపైన కూడా దృష్టి పెట్టాలే ఎప్పుడు డబ్బులున్నవాళ్ళే చూస్తానంటే అలా కా అలా జరగనిప అవ్వదూ అందుకని లేనివాళ్ళ కోసం కూడా చూసుకోవాలి ఇంకొక మన ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఈ రవాణావ్యవస్థలు అన్నిటికీ ఇట్లా ఫ్రీగా పెడుతున్నట్టు అలా క్రీడారంగానికి కూడా కొంచెం ఫ్రీగా ఇస్తే బాగుంటుంది